నమస్తే ఈ బస్సు ఏ ఏ స్టాప్లలో ఆగుతుంది అండి

నేను సికింద్రాబాద్ వెళ్ళాలి

ఆహ ఇంకా వేరేమైనా రూట్స్ ఉన్నాయాా సికింద్రాబాద్ వెళ్ళడానికి మెహదీపట్నం నుండి ఎన్ని బస్సులు ఉండవచ్చు మినిమమ్ ఆహ ఈ బస్ డ్రైవర్కి ఎంత జీతం ఉండవచ్చు మరి అందులో కండక్టర్ ఉంటాడు కదా అతనికి ఎంత ఉండవచ్చు ఆహా అయితే ఇప్పుడు మెహదీపట్నం నుండి సికింద్రాబాద్కి ఒకవేళ ఆగుతే ఎన్ని స్టాపులలో ఆగవచ్చు ఆహా లేదు లేదు అంటే జే బీ ఎస్ బస్స్టాండ్కి వెళ్ళాలండి మళ్ళీ అక్కడ దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళడమా లేకుంటే ఏదైనా వెహికల్ దొరుకుతాయా ఓకే థ్యాంక్స్ అండి